మా ప్రాంతంలో అనేక మూఢ నమ్మకాలు ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి మనం తెలుసుకుందాం ముందుగా మనకు వచ్చినా మొట్టమొదటి మూఢ నమ్మకం ఏంటంటే మనం ఎప్పుడైనా ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మినా లేదా కట్టెలతో ఎదురు వచ్చిన లేదా ఎవరైనా ఉప్పుతో అంటే ఉప్పు బండితో ఎదురు వచ్చినా ఆ వెళ్ళడం అశుభముగా సూచిస్తారు వాళ్ళు అప్పుడు జనాలు వెంటనే బయటికి వెళ్ళరు కాసేపు ఇంటి దగ్గరే ఉండి అప్పుడు వెళతారు ఇంకా మూఢ నమ్మకం ఏమిటంటే శుక్రవారం మరియు మంగళవారం జుట్టు కత్తిరించ కూడదు అని ఒక మూఢ నమ్మకం ఇంకా అదే రోజు గోర్లు కూడా కత్తిరించరాదు అని చెబుతారు ఇంకోక మూఢ నమ్మకం ఏమిటంటే ఎవరైనా తుమ్మితే దేవుడు పేరు స్మరించాలి లేకపోతే మంచిది కాదు అని నమ్ముతారు ఇలా చెప్పాలి అంటే అనేక మూఢనమ్మకాలు ఇది వరకు కాలంలో ఉండేవి ఇంకా ఇంకోక మూఢ నమ్మకం ఏమిటంటే శనివారం తలకి నూనె పెట్టడం అశుభముగా భావిస్తారు